మా ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలందరూ ఈ యొక్క సామాజికమైన ఆచారాలను తప్పకుండా పాటిస్తూ ఉంటారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను చాలా జరుపుకుంటూ ఉంటారు అందులో బుర్రకథ తోలుబొమ్మ అనేటువంటివి ఎప్పటినుండో అవి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలలో ప్రసిద్ధి గాంచినవి ఇవి ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ఈ యొక్క ప్రదేశాల్లో ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవి ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచినవి